పర్యావరణ పర్యాటనానికి ఆంధ్రప్రదేశ్లో కొన్ని అవకాశాలు ఏంటి అంటే అండి మాములుగా ఈ పర్యావరణ పర్యాటకానికి ఎక్కువ డిమాండ్ ఉంది అండి ఈ ఈ ప్రస్తుత రోజుల్లో ఏంటి అంటే ఎక్కువగా ఎక్కువ ఈ ఆఫీస్ లైఫ్లుకి గడిపిన వాళ్ళు ఏంటి అంటే కొద్ది సమయం వాళ్ళు ప్రకృతితో సంబంధం కలుపుకోవాలనే ఆశ కలిగే వల్ల ఏంటి అంటే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి అండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మంచి మంచి లోయలు కొండలు అలాగే చారిత్రాత్మక ప్లేసులు ఎన్నో ఉన్నాయి అండి ఈ పర్యావరణ పరిరక్షణలో పర్యాటకులు ఎలా పాల్కొనగలరు అంటే వీళ్ళకి ఈ ప్రకృతి పై ఉన్న మక్కువతో వాళ్ళు ఏం చేస్తారు అంటేనండి ప్రకృతిని ఇంకా ఎలాగ అందంగా తీర్చి దిద్దగల ప్రకృతిని ఎలాగ మనం రక్షించుకోవాలో అనే విషయాలపై వీళ్ళు ఈ చర్య వాట్లిపట్ల వీరు చర్య తీసుకోవడానికి వాళ్ళు ఎంతో మక్కువ చూపిస్తారు అండి రంపచోడవరం కొరింగ వంటి ప్రాంతాలలో అయితే అక్కడున్న ఆ దృశ్యాలకి కళ్ళకి ఎంతో ఆనంద ఆనందంగా ఉండి ఎంతో పండుగలా ఉంటుంది అండి ఆ దృశ్యం నాకు తెలిసిన మటుకు మాత్రం నేను ఇది చెప్తున్నాను